హలో అన్న అన్న ఇది మా లాప్టాప్లో ఒక ప్రాబ్లెమ్ ఉంది అన్న కొంచెం స్లో అయిపోయింది అన్న లాప్టాప్ మా ఫ్రెండ్స్ని అడుగతే ఏమో వాళ్ళ అది వైరస్ ఎక్కితే అట్లా అవుతుంది రా అనుకుంటాను ఇట్ల చెప్పిర్రు మరి అంతే అంటారా అట్లనే అవుతుంది అంటారా స్లోగా అవుతుందా అంటే ఇష్టం ఉన్నవి డౌన్లోడ్ చేస్తే అట్లా అవుతుంది అన్న అంటే యాంటీవైరస్ లేకపోతే అట్ల అవుతుందా ఇది ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మొత్తం చేంజ్ చేయాలన్న అది మరల గలీ గలీజ్ అయిపోయింది మొత్తం ఎంత అవుతుంది అన్న అది మొత్తం వారంటీ మొన్నటి దాకనే అయిపోయింది అన్న ఏమి డిస్కౌంట్ ఇట్లా ఏమి ఉండదా అన్న మనకు అంతా ప్లానింగ్ అన్న ఇదంతా ఎక్కడన్న కరెక్ట్ మీది సెంటర్ ఎక్కడ మొన్న అంటే మా వేరే వాళ్ళతో పంపించిన ఈ లాప్టాప్ నేను అంటే అవును అన్న ఓకే అన్న సరే అన్న అక్కడకు వచ్చి సెంటర్కు వచ్చి కాల్ చేస్తాను అన్న మీకు ఓకే